హలో హలో కృష్ణరాజు టైలర్స్ అండి మావి స్కూల్ డ్రెస్లు ఒక హండ్రెడ్ స్టిచ్ చేయాలండి ఎప్పుడు రమ్మంటారు మీ అడ్రస్ ఒకసారి పెడతారా హలో ఒక హండ్రెడ్ ఉన్నాయండి మీరు అడ్రస్ సెండ్ చేస్తే మేము అక్కడికి వస్తామండి సరేనండి ఎన్ని రోజులు పడుతుందండి స్టిచ్ చేయడానికి అంటే మాకు స్కూల్ టైమ్ స్టార్ట్ అయ్యేలోపు కావాలండి మంచిగా స్టిచ్ చేయాలి నేను చెప్పిన టైమ్లోపు అయిపోవాలండి లేకపోతే మాకు మళ్ళీ రిస్కు ఎంత టైమ్కి ఇస్తారండి మీరు ఒకసారి మీ అడ్రస్ సెండ్ చేయండి మేము పంపిస్తాం మీ దగ్గరికి అన్నీ ఉంటాయండి ఒక డ్రెస్కి వచ్చండి సరే అండి మేము కాల్ చేస్తామండి ఓకే అండి